హలో ఆ అవును మేడం మీకు ఏ విధంగా సహాయ పడగలనండి ఓకే మేడం ఏ ఊరండి ఓకే నండి ఓకే ఓకే నండి ఓకే మేడం ఎంత మంది వెళ్తారండి ఆరుగురు వెళ్తారు కదండీ ఏ ఊరు ఏ ఊరండి ఆ ఓకే ఆండీ అయితే ఆరుగురు వెళ్తారు విజయవాడ వెళ్తారండి ఓకే అండి అంటే పెద్దోళ్ళేనా అండి ఎవరన్నా చిన్నోళ్ళు కూడా ఉంటారండి

అది మీరు కూడా ఆ డేట్లో ఒకసారి మీరు ఏ డేట్లో వెళ్తున్నారు మాకు చెప్తే దాన్ని బట్టి మీకు ఆ డేటు ఓకే అండి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు అండి ఓకే మేడం ఒకసారి ఒకసారి లైన్లో ఉండండి ఒకసారి కార్స్ ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయా అని చూసి చెప్తాను

మేడం ధన్యవాదాలండి ఉన్నందుకు మేడం ఇన్నోవా కార్ అవైలబుల్గా ఉందండి డ్రైవర్ కూడా కొంచెం మంచోడే బాగానే నడుపుతాడు డ్రైవర్ కానీ అదే మేడం మీకు అది సెవెన్ సీటర్ ది సిక్స్ మెంబర్స్ అన్నారు కానీ సెవెన్ సీటర్ పంపిస్తున్నానండి ఏసీ ఏసీ కూడా మీకు లాస్ట్ వరకు లాస్ట్ సీట్ వరకు ఏసి వస్తుంది మీకు ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఎటువంటి నడుము నొప్పులు అలాంటివేమి ఉండవు కావాలంటే ముసలోళ్ళు కూడా వెనక సీట్ బ్యాక్ వస్తుంది ఒకేనండి నాకు మీ వాట్సాప్ నెంబర్ ఇదే కదండీ ఓకేలే మేడం అయితే మా డీటెయిల్స్ అన్ని మీకు పంపుతాను మనీ కూడా ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా మీకు పంపుతాను ఓకే మీరు చూసి నాకు ఇన్ఫామ్ చేయండి